మా అక్క ఫ్యామిలీ అనేది ఒక జాయింట్ ఫ్యామిలీ అనమాట మాదంతా ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ మా మా నాన్న తరపు వాళ్ళు మా అమ్మ వాళ్ళ తరపు వాళ్ళు మేమందరము ఒకే ఇంట్లోనే ఉంటాం మా ఇల్లు కూడా చాలా పెద్దది ఆ ఒకళ్ళ ఒకళ్ళు విడిసి ఒకళ్ళు ఉండలేం అట్లాంటి ఒక మంచి పాట్ అనమాట మాది మా ఇంట్లో నేను మా నాన్న మాయమ్మ మా తాతయ్య మా నాన్నమ్మ మా తాతయ్య మా అమ్మమ్మ మా మామయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వాళ్ళు పిల్లలు అలాగే మా బాబాయ్ మా పిన్ని మా పెద్దమ్మ మా పెద్దనాన్న వీళ్ళందరూ మాతోనే ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా మాతోనే ఉంటారు వా మా వాళ్ళ పిల్లలు మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు మా బాబయ్య వాళ్ళ పిల్లలు మా తమ్ముళ్ళు మా చెల్లెలు అందరం కలిసి మేము ఒకే దిక్కున ఉంటాం మా పి వాళ్ళుక్కూడా వాళ్ళ పిల్లలు కూడా మాతోనే పడుకుంటారు మాతోనే ఉంటారు ఎంత ఆ పిల్లలందరూ కలిసి సరదాగా ఒక రూమ్లోనే పడుకుంటామంటారు ఎంత మంచిగా మా బాండ్ అనేది ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది ఎంత బాగుంటదో ఏ కష్టమొచ్చిన ఏ సంతోషమొచ్చిన అందరం కలిసే పంచుకుంటాం అందరం కలిసే ఎదుర్కొంటాం అలాంటి ఒక మంచి ఒక బాండ్ అనేది మేం నిలబెట్టుకున్నాము ఇది ఒకేలా నా తల్లి తండ్రులకే బాధొచ్చిందని చెప్పి నేను ఎక్కువ కృంగిపోను అలాగే నా పెద్దమ్మ మా పెద్దనాన్న చంటి వాళ్ళగా వాళ్ళు కాదు కదా అనే రకాన్ని మా ఫ్యామిలీలో వాళ్ళకి ఏ ఒక్క చిన్న కష్టమొచ్చిన అందరం భరిస్తాం అందరం ఫేస్ చేస్తాం మా కుటుంబం అని ఎంతో ఇష్టం నాకు